ఫస్ట్ వాట్సప్ వాట్సప్ ఉన్నది వేరే వాళ్ళతో చాటింగ్ చేయడానికి ఉపయోగిస్తాం వేరే వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్ మాట్లాడడం కాకుండా కన్వర్జేషన్ మెసేజెస్ చేసుకోవడానికి వాట్సప్ ఉపయోగపడుతుంది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అనేది మనం డైలీ జరిగే విషయాలను మీమ్స్ రూపంలో చూపెడతారు ఇంకా ఎంటర్టైన్ చేసేటందుకు రీల్స్ కూడా ఉంటాయి ఇంకా ఏమేం రిలీ ఏమేమి ప్రపంచంలో జరుగుతున్నాయో అవన్నీ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుస్తాయి ఇన్స్టాగ్రామ్లో కూడా చాటింగ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో మన హ్యాపీనెస్ని ఎవరితోనన్నా షేర్ చేసుకోవడానికి స్టోరీస్ అవి కూడా పెట్టుకోవచ్చు ఇంకా గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ అనేది మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు దానికి ఎంత డిస్టెన్స్ ఉంది ఎలా వెళ్ళొచ్చు నడిచి వెళ్ళొచ్చు ఆటోలో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు బస్సు అయితే ఎట్లా వెళ్ళాలి ఏమేం ఏ నెంబర్ బస్సు ఎక్కాలి అవన్నీ మనం గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్లో చూసి మనం ఎక్కడనన్నా ఏ విషయం జరుగుతున్న ఎక్కడ ఏ ప్లేస్ ఉందనేది చూడొచ్చు మనం ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని అది ఎంత దూరంలో ఉందో కనుక్కోవడానికి గూగుల్ మ్యాప్ బాగా యూస్ అవుతుంది ఇంకా గూగుల్ గూగుల్ అనేది ఇంకా అందరికీ తెలియని సమాచారాన్ని తెలపడానికి ఉపయోగపడుతుంది గూగుల్ చాలా మంది చాలా విధాలుగా ఉపయోగిస్తారు కొంతమంది చదువుకోవడానికి ఉపయోగిస్తారు కొంతమంది జాబ్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు కొంతమంది జాబ్ సెర్చింగ్ కోసం ఉపయోగిస్తారు కొంతమంది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తారు ఇలా చాలా జరుగుతాయి యూట్యూబ్ యూట్యూబ్ నుండి కూడా మనం నే చాలా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో మనం చదువుకోవడానికి వీడియోస్ ఉంటాయి మనం ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజెస్ వచ్చా ఆ కంప్యూటర్ లాంగ్వేజెస్ని కూడా మనం గూగుల్లో గూగుల్లో యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు యూట్యూబ్లో మనం ఎంటర్టైన్ చేయడానికి చాలా వీడియోస్ ఉంటాయి అవి ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తారు ఇంకా చాలా కళలను మనం దాని యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు ఇంకా ఓలా ఊబర్ ర్యాపిడో ఇవి మనం ఎక్కడికైనా వెళ్ళడానికి మనం ఆటో వాళ్ళని మ డైరెక్ట్గా మాట్లాడకుండా ఫోన్ ద్వారా మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు ఫోన్ ద్వారా వాళ్ళని బుక్ చేసుకుని సేఫ్గా వెళ్ళొచ్చు ఇది ఊబర్ ఓలా ర్యాపిడో అనేవి మనకు సేఫ్ జర్నీ కోసం ఉపయోగిస్తారు లోకల్లో తిరగడానికి ఇవి బాగా ఉపయోగిస్తారు ఇంకా కొన్ని గేమ్స్ ఆ గేమ్స్ అనేవి మనకు కొద్దిసేపు సంతోషం కోసం ఉపయోగిస్తారు ఇంకా డా డాక్యుమెంట్స్ స్కానర్ డాక్యుమెంట్స్ స్కానర్ అనేది మన మీద ఉన్న పేపర్స్ని డాక్యుమెంట్స్ లాగా పిడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము